ఈ యొక్క చట్టపరమైన డాక్యుమెంట్లను రూపొందించడానికి చాలా ఖర్చుతో కష్టం ఇవన్నీ చాలా కూడి ఉంటాయి మొదటగా ఏంటంటే మనం ఆ యొక్క డాక్యుమెంట్లను చేసుకోవాలంటే మొదటగా మనం పేరు ఊరు మన వయస్సు ఎక్కడ నుండి వచ్చాం మన తల్లిదండ్రుల పేర్లు అన్ని వివరాలు మనం ఇవ్వాల్సి ఉంటుంది ఇచ్చిన తర్వాత మనం ఏ డాక్యుమెంట్కైతే మనం దానిని అప్లయి చేసుకుంటున్నామో ఆ యొక్క డాక్యుమెంట్ని మనం సెలెక్ట్ చేసి ఆ యొక్క డీటైల్స్ అన్ని మనం ఇచ్చినప్పుడు మనకి ఆ యొక్క డాక్యుమెంట్ అనేది వెరిఫై అవుతుంది మన ఫోన్కి వెరిఫై నెంబర్ వస్తుంది ఆ యొక్క ఓటిపి నెంబర్ మనం చెప్పినట్లయితే ఆ యొక్క డాక్యుమెంట్ అనేది నెక్స్ట్ ప్రోసెస్కి వెళ్తుంది మనం ఈ డాక్యుమెంట్స్ అనేది ఆన్లైన్లోను చేసుకోవచ్చు ఆఫ్లైన్లోను చేసుకోవచ్చు ఆన్లైన్లో వివిధ రకమ రకాలైన వెబ్సైట్లు మనకి అందుబాటులో ఉన్నాయి అలానే ఆఫ్లైన్లో చాలా గవర్నమెంట్ ఆఫీస్లు ఆఫీసుల్లో పనిచేసే వాళ్ళు మనకి చాలా సహాయంగా ఉంటారు మనం వెళ్ళి మన వివరాలు వారికి ఇచ్చిన యడల వారు మన వివరాలన్నీ తీసుకొని మనకి ఏవైతే డాక్యుమెంటు కావాలో ఆ డాక్యుమెంటు మనకి అందచేస్తారు అలానే ఎన్నో ఆఫీస్లున్నాయి ఎన్నో రకాల విధాలు ఎన్నో ఉన్నాయి అప్లయ్ చేసుకోవడానికి దానికి తగిన డిటైల్స్ మనం వాటికీ ఇచ్చి ఆ యొక్క చట్టపరమైన డాక్యుమెంట్లను మనం పొందుకోగలం ఈ చట్టపరమైన డాక్యుమెంట్లు పొందుకోడానికి మనం డబ్బులు కట్టాల్సి ఉంటుంది డబ్బులు కూడా ఆన్లైన్లో కట్టొచ్చు లేదా ఆఫ్లైన్లో అయినా మనం దానిని కట్టొచ్చు కొన్ని చట్టపరమైన డాక్యుమెంట్లు మనకి రావాలి అంటే కొన్ని సులభంగా వస్తాయ్ ఇంకొన్ని చాలా కష్టంగా ఉంటాయ్ ఎందుకంటే డాక్యుమెంట్లు కష్టంతో కూడుకున్నవి కాబట్టి కొన్ని చాలా విధాలు చాలా పెద్ద ప్రోసెస్ అనేది ఉంటుంది ఆ ప్రోసెస్లన్ని ఒక్కసారి అప్డేట్ అవుతాయ్ ఒక్కోసారి అప్డేట్ అవ్వక పోవచ్చు ఇలా జరుగుతు ఉండడం వల్ల కొన్ని కొన్ని డాక్యుమెంట్లనేది కష్టంగా ఉంటాయ్ చేసుకొనడానికి కానీ కొంత టైమ్ పడుతుంది ఆ కొంత సమయం తరువాత లేదా కొన్ని వారాలు నెలలైనా పట్టొచ్చు ఆ నెలలు వారాలు రోజులు అయ్యిన తరువాత వాళ్ళే మనకి కాల్ చేసి ఇలా మీ డాక్యుమెంట్లను తీసుకోడానికి రావాల్సి ఉంటుందని తెలియజేస్తారు అప్పుడు మనం ఆ డాక్యుమెంట్లను తీసుకోడానికి వెళ్ళి మన సంతకాలను పెట్టినప్పుడు మన డాక్యుమెంట్లు మనకి అందజేస్తారు ఈ విధంగా చట్టపరమైన డాక్యుమెంట్లను రూపొందించడానికి చేసే పనులు నాకు చట్టపరమైన ఆ యొక్క డాక్యుమెంట్లు చేసి చేయడానికి అనుభవం ఏమి లేదు ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకొని పాటించినట్లయితే మనకి ఆ చట్టపరమైన డాక్యుమెంట్ అనేది అందుతుంది